ఇప్పుడు చలికాలం ఎక్కువగా ఉంది చలి ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఇంట్లో వేడివేడిగా టీ తయారు చేస్తాను ఆ టీలో ఎక్కువ టీ పౌడర్ షుగర్ తక్కువ క్వాంటిటీలో షుగర్ తీసుకుంటాను ఎందుకంటే షుగర్ ఎక్కువగా ఉంటే టీ టేస్ట్ రాదు కాబట్టి తక్కువ క్వాంటిటీలో చక్కెర వేసి ఎక్కువగా టీ పౌడర్ని వాడుతాను కాబట్టి చాలా బాగుంటుంది అందులోనే అల్లం ఇలాచి ఇలాంటివి వేసి నేను చాలా వెరైటీగా చేస్తాను రోజుకి ఒక నాలుగు సార్లు మాఇంట్లో అందరికీ టీ అందిస్తాను ఉదయం పూట అందరికీ పాలు అదే ఇంట్లో ఉండే ఆడవారికి మాత్రం పాలలో పసుపు వేసి తాగిస్తా తాగిస్తాను ఎందుకంటే పసుపు చాలా యాంటీబయాటిక్ కాబట్టి ఆడవారికి మొహంలో మంచి గ్లో ఉంటుంది కాబట్టి ఇలాంటి పాలు తాగడం వలన చాలా మంచి గ్లో వస్తుంది కాబట్టి ఇలాంటి పాలు తాగుతాము ప్రొద్దున సాయంత్రం రెండు పూటలా పాలల్లో పసుపు వేసి తాగిస్తాం అలాగే చాయే నాలుగు సార్లు తాగుతాము రోజు ఇంట్లో మేము అలా కాకుండా ఇంకా నేను ఇంట్లో తయారు చేసే వేసవిలో వేసవిలో అయితే లెమన్ జ్యూస్ చేస్తాను ఎక్కువగా లెమన్ జ్యూస్తో పాటు ఇంకా కర్బు కర్బూజా జ్యూస్ పైనాపిల్ జ్యూస్ గ్రేప్స్ జ్యూస్ ఇలాంటివన్నీ మేము ఇంట్లోనే తయారు చేసుకొని మాపిల్లలకి చాలా హెల్దీగా ఉండే పానీయాలను చాలా హెల్దీగా ఉండే వాటినే పిల్లలకు అందిస్తాము కాబట్టి ఇలాంటివి ఇంట్లో చేసుకోవడం వలన తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు చాలా హెల్దీ ఫుడ్ కూడా పిల్లలకి కానీ పెద్దలకి కానీ మాఇంట్లో పెద్దవారు అంటే అరవై సంవత్సరాల పైబడిన వారు ఉంటారు వారికోసం ప్రొద్దున్నే రాగి జావా చేస్తాను వారికి ఆరో వారి ఆరోగ్యానికి కోసం వారికి షుగర్ ఉంది కాబట్టి వారి కోసం రాగి జావా చేస్తాను హార్ట్ పేషెంట్ల కోసం ఎక్కువగా కాఫీని తయారు ప్రిపేర్ చేస్తాను కాఫీ అంటే మార్నింగ్ పూట అందరికీ కాఫీ ఇవ్వడం జరుగుతుంది మాఇంట్లో ఉన్న వాళ్ళందరి కోసం కాఫీ సపరేటుగా తయారు చేస్తాను నేను చేసే కాఫీ అంటే మాఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం అలాగే ఎవరైనా మాఇంటికి గెస్ట్లు వస్తే నేను వెరైటీగా చాయిని అయినా పెడతా కాబట్టి వారు నాచేత చాయ్ తాగడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అలాగే పైనాపిల్ జ్యూస్ కూడా నేను చాలా బాగా చేస్తాను కాబట్టి వారికి వేసవికాలంలో అయితే పైనాపిల్ జ్యూస్ రోజు చేస్తూ ఉంటాను మాపిల్లలకి చాలా ఇష్టంగా ఈజ్యూస్ని తాగుతారు అలాగే గ్రేప్స్ జ్యూస్ కూడా నేను చాలా బాగా చేస్తాను మాఇంట్లో గ్రేప్స్ చెట్టు ఉంది కాబట్టి దాని ఫ్రెష్గా అప్పుడే తెంప్పిన పళ్ళ తోటి చాలా బాగా చేస్తాను అది కూడా మాఇంట్లో ఉండే పెద్దవారికి చాలా ఇష్టం